పిల్లలు డ్రాయింగ్ లేదా పెయింటింగ్ వంటి కళలను ప్రారంభించడానికి సరైన వయస్సు అంటూ ఓ కొంత కాలముంటుంది పిల్లలకు డ్రాయింగ్ లేదా పెయింటింగ్ వంటి కళలను ప్రారంభించడానికి కొంత కాలంనుండి వాళ్ళకి ఆసక్తి పెట్టేవిధంగా ఉంటుంది వాళ్ళ వయస్సు ఆసక్తి పెట్టినప్పుడు ఇది వివిధ పిల్లలకు వారనిక నృత్యానములు ఉండగలుగుతుంది మరియు అవి అవసరమైన అక్రమణ లేకుండా ఉండవచ్చు అధికారకంగా బాలల డ్రాయింగ్ లేదా పెయింటిం గ్ వంటి కళల్లు ప్రారంభించడానికి వారం పది లేకుండా అన్నీ మధ్యకాల ప్రాంతంలో ఉండగలుగుతుంది పిల్లలకు డ్రాయింగ్ పెయింటింగ్ వంటి ఒక కొంత వయస్సు వచ్చిన దగ్గరనుంచి వాళ్ళకి ఆ ఆసక్తి అనేది పెరుగుతుంది ఏదన్నా బొమ్మలను చూసినప్పుడు ఎవరన్నా గీస్తున్నప్పుడు ఎవరన్నా మంచిగా డ్రాయింగ్ వేసి వాళ్ళని ఎవరన్నా పొగిడినప్పుడు వాళ్ళకి ఆ ఆసక్తి అనేది కలుగుతుంది ఇంకా ఆ వయసొచ్చినాక వాళ్లకే అర్దమవుతుంది ఒక తొమ్మిదేళ్లు ఏడేళ్లు వచ్చినాక వాళ్లకే ఆ వయస్సుని బట్టి ఏం గీయాలి అనేది ఆసక్తి పెరుగుతుంది